నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాను అండి దానిలోకి ఫర్నిచర్ కావాలండి సోఫా సెట్టు ఫ్రిడ్జ్ టీవీ కూలర్ ఏసి అన్నీ కావలి అవన్నీ చూద్దామని వచ్చాను ఒకసారి చూపిస్తే నేను చూస్తాను డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందా ఏమేం కంపెనీలు ఉన్నాయి అండి ఎన్ని లీటర్లండి ఇవి ఐదు లీటర్లు కూడా ఉన్నాయి ఓకే హు అవునా సరే ఒకసారి ఏ ఏసీలు అవి కూడా చూయించరా ఏసీలు కూడా చూపిస్తే యల్జి ఇంకేమున్నాయి అండి ఇవే కంపెనీలు ఉన్నాయ్ బ్లూ స్టార్ గాని సాంసంగ్ గాని ఆహా ఓకే ఇవి డిస్కౌంట్ ఏమన్నా ఉన్నాయా అండి వారంటీస్ ఏమన్నా ఎంత కాలం ఉన్నాయ్ వారంటీ మాకేమన్నా రిపేర్ అయితే వచ్చి చేయడానికి వర్కర్స్ ఉన్నారా అండి మీ దగ్గర అవునా డిస్కౌంట్లు ఏమన్నా ఉన్నాయా పందుగ కదా డిస్కౌంట్లు అవునా అదే దసరాకి డిస్కౌంట్లు అని అంటున్నారు కదా అలాగ ఏమైనా ఉన్నాయని ఆయ్ ఏ ఫైవ్ స్టార్స్ ఆ అండి ఫోర్ ఫోర్ స్టార్ ఆ అదే ఆర్డర్ పెట్టి వచ్చి కడ్తాం ఎన్ని టన్నులు ఉంటుంది అండి ఇది వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఆ అండి ఓకే హలో నాకు ఏసి కావాలి ఫ్రిడ్జ్ కావలి వి టీవీలు ఏం ఉన్నాయి మీ దగ్గర స్మార్ట్ ఓకే సోని లేదా అండి మీ దగ్గర అవునా ఎంత ఉన్నాయి ఎన్ని ఇంచెస్ ఉన్నాయి మీ దగ్గర ఫార్టీ త్రీ ఇంచెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంచెస్ అలా ఉన్నాయా అవునా ఇవి మేము అన్ని తీసుకున్నాక ఇంటి దగ్గర తీసుకువచ్చాక బిగించడానికి మీరు ఎలక్ట్రీషియన్ ని ఏమన్నా పంపిస్తారా వస్తారా ఏ కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ వాళ్లు వస్తారా అయితే ఓకే వాషింగ్ మెషిన్లు ఉన్నాయ మీ దగ్గరా ఓకే ఎన్ని కేజస్ ఉన్నాయి అండి మీ దగ్గరా సెవెన్ కేజస్ ఉన్నాయ ఫుల్ ఆటోమేటిక్ ఏనా ఆహ ఓకే అంటే కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం కదా అన్ని కొత్తగా కొనుకోవాలి అనుకుంటున్నాం మరి అన్ని తీసుకుంటున్నాం కదా మీరు రెట్లు చూసి చూసి ఇస్తే డిస్కౌంట్స్ అదే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిను ఏసీ తీసుకుంటాను మీ దగ్గర ఎలక్ట్రికల్ అవే కాకుండా సోఫా సెట్లు అలాంటివి ఏమైనా ఉంటాయ లేదా ఓన్లీ ఎలక్ట్రికల్స్ సామన్లే ఎలక్ట్రికల్స్ సంబంధించినవే చూస్తున్నా ఇంకా ఏం ఉన్నాయి మీ షాప్ లో అని చూస్తున్నాను మిక్సీలు ఉంటాయా మీ దగ్గర సరే అమ్మ నేను చూసి ఏది ఏది ఏ కంపెనీ అనేది చూసి ఒకసారి అన్ని ఒకసారి చూసి దాని బట్టి నేను మీకు ఇస్తాను సరే అమ్మ